తెలుగు వ్యక్తులు ఆ భాష మాట్లాడని ఇతరులతో మాట్లాడేటప్పుడు వారు తరచుగా ఆంగ్లం లేదా ఇతర ప్రాంతీయ భాషలను ఉపయోగిస్తారు అయితే తెలుగులో మాట్లాడే వ్యక్తులు తరచుగా ఈ కింది పద్ధతులను ఉపయోగించి తమ భాషను ఇతరులకు అర్థం చేసుకోవడానికి సహాయపడతారు సరళమైన భాషను ఉపయోగించండి తెలుగు వ్యక్తులు తరచుగా సరళమైన భాషను ఉపయోగిస్తారు ఇది ఇతరులను అర్థం చేసుకోవడానికి సులభం వారు సంక్లిష్టమైన పదాలు లేదా పద సంబంధాలను నివారించడానికి ప్రయత్నిస్తారు మరియు సాధారణంగా వారి భావాలను స్పష్టంగా మరియు సంక్షిప్తంగా తెలియచేయడానికి ప్రయత్నిస్తారు సూచనలు మరియు అనువాదాలు ఉపయోగించండి తెలుగు వ్యక్తులు తరచుగా సూచనలు మరియు అనువాదాలను ఉపయోగిస్తారు ఇది ఇతరులకు వారి భాషను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది వారు తమ చేతులతో సూచనలు ఇవ్వడానికి లేదా వస్తువులను చూపించడానికి ప్రయత్నిస్తారు మరియు అవసరం అయితే ఒక భాష నుండి మరొక భాషకు అనువదించడానికి సహాయం తీసుకుంటారు ఓపెన్ మైండెడ్గా ఉండండి తెలుగు వ్యక్తులు తరచుగా ఇతరుల భాషలను నేర్చుకోవడానికి మరియు వారితో కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు తమ కంటే భిన్నమైన భాషలను మాట్లాడే వ్యక్తులతో మాట్లాడడానికి మరియు వారి నుండి నేర్చుకోవడానికి సంతోషిస్తారు తెలుగు వ్యక్తులు తమ భాషను ఇతరులకు అర్థం చేసుకోవడానికి సహాయపడే అనేక మార్గాలు ఉన్నాయి వారు సరళమైన భాషను ఉపయోగించడం సూచనలు మరియు అనువాదాలు ఉపయోగించడం మరియు ఓపెన్ మైండెడ్గా ఉండడం ద్వారా వారు తెలుగు భాషను మాట్లాడని ఇతరులతో సులభంగా కమ్యూనికేట్ చేయగలరు